మార్కెటింగ్ గ్రంథాలు విక్రయాలు మరియు ఆర్థికవేత్త యొక్క విధానాల్లో ధర నిర్ణయాలకు సరిపోల్చడం మరియు విరుద్ధంగా ఉంటాయి రెండు భాగాలు సంబంధించి ఉత్తమ అభ్యాసంపై వాస్తవంగా సరిదిద్దలేని దుకాణాల్లో కలిగి ఉన్నాయని ఇది సూచిస్తుంది ఈ పోలికల విలువ లేదా చెల్లుబాటు ఎప్పుడూ నమ్మకంగా స్థాపించబడలేదు మార్కెటింగ్ అనేది పరిశీల పరిశీలనాత్మక క్రమశిక్షణ దీనిలో చాలా పాత ఆర్థిక శాస్త్రం ప్రధాన భాగం అందువల్ల ఈ టెక్స్ట్లో మార్కెటింగ్ అనేది ఆర్థిక శాస్త్రం యొక్క సహజ విస్తారణంగా ప్రదర్శించబడుతుంది ధర నిర్ణయాలు వినియోగదారులు మార్కెట్ సంత కూరగాయలు షాపింగ్ సెంటర్లు ఏవైనా ఇలా సగటు ధర నాణ్యత ఎలా ఉంటుందో అలాగే అందుబాటు ధరలో కూడా ఉంటాయి